స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం ట్యూషన్ లాంటివి పిల్లల భవిష్యత్తు మీద ఎంతగానో మంచి ప్రభావితం చూపించడానికి అవకాశం ఉంటుంది ఈ ట్యూషన్ సమయంలో ఎక్కువగా ఎక్కువ మోతాదులో సిలబస్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సాయంత్రం ట్యూషన్ వల్ల పిల్లలకి ప్రొద్దున అంతా కవర్ చేయలేని అనటువంటి టాపిక్స్ సాయంత్రం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది